నాకు నచ్చిన పుస్తకం ఏంటంటే పాటల పుస్తకం ఆ పాటల పుస్తకంలో ఒక అమ్మాయి అనేది ఆమె అంటుంది తనకి ఒక సంగీతురాలు కావాలి అనేది తన కోరిక కానీ ఇంటి వాళ్ళ వల్ల తను సరిగ్గా చే ఏదీ చేయలేకపోతుంది ఎలా అంటే తనకు మధురమైన పాటలు పాడి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళి సంగీతురాలు కావాలి అనేది తన కోరిక అన్నమాట దాని వల్ల తనకొక ఆ స్థాయి అనేది వస్తుందన్న కోరిక తనలో ఉండేది తను ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మానాన్నలను ఎదిరించి మరీ తన పాటలు పాడి మరి మధురమైన సంగీతాల రాగమైన పాటలు పాడి తను ఎంతో సినిమా రంగాలకు వెళ్ళి ఎన్నో పాటలు పాడి మధురంగా పాడి ఆ స్థాయికి అనేది వచ్చింది ఇక ఈ పుస్తకంలో ఉన్న కథ ఇది అన్నమాట ఇంట్లో నాకు నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఒక మనిషికి పట్టుదల అనేది ఉండాలి ఏదైనా కోరిక కోరుకుంటే ఏదైనా సాధించాలి అంటే పట్టుదలతో సాధిస్తేనే ఏదైనా మనం చేయగలం ఏదైనా మనము అంది అందుకోగలము అనేది నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసింది అలాగే ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసింది అంటే మనము ఎంత మధురంగా పాటలు పాడితే అంతే మంది మనతో పాటు ఉంటారు అంతే మంది మనతో స్నేహం చేస్తారు మనం అనుకున్నది మన దగ్గర ఉంటుంది మళ్ళీ ఎంత మధురంగా మన గొంతు అనేది ఎంత మధురంగా ఉంటే మన పాటలు వినడానికి అంత మంది ఎదురు చూస్తూ ఉంటారు అనేది నేను నేర్చుకున్నాను